టెస్లా మోడల్ ఎస్ ఫోర్డ్ మస్టాంగ్ పీఎండబ్ల్యూ త్రీ సిరీస్ హ్యుండాయ్ సివిక్ టయోటా క్యామ్రీ ఆడీ ఏ ఫోర్ నిస్సన్ ఆల్టిమా మ్యాజ్డా ఎంఎక్స్ ఫైవ్ మైఠా వోక్స్వాగన్ గోల్ఫ్ హార్లీ డేవిడ్సన్ రోడ్కింగ్ యమహా వైజెడ్ఎఫ్ ఆర్ వన్ డుకాటీ పనిగలి వీ ఫోర్ కావాసకి నింజా సిక్స్ ఫిఫ్టీ హోండా సీబీ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ బీఎండబ్ల్యూ ఆర్ ట్వెల్వ్ ఫైవ్ జీరో జీఎస్ సుజుకి జీఎస్ఎక్స్ ఆర్ థౌజండ్ ట్రయంఫ్ బోనవిల్ ఇండియన్ స్కౌట్ కేెటీఎం త్రీ నైన్టీ డ్యూక్ ఫోర్డ్ ఎఫ్ ఫిఫ్టీ ఆర్ఎయం ఫిఫ్టీన్ హండ్రెడ్ టయోటా తుండ్రా జీఎంసీ సియెరా ఫిఫ్టీన్ హండ్రెడ్ నిస్సాన్ టైటాన్ హోండా రిడ్జ్లైన్ మ్యాక్ యాంథమ్ వోల్వో ఎఫ్హెచ్ సిక్స్టీన్ జీప్ ఫ్రాంగ్లర్ టొయోటా ఆర్ఎ వీఫోర్ ఫార్డ్ ఎక్స్ప్లోరర్ బీఎండబ్ల్యూ ఎక్స్ ఫైవ్ హోండా సిఆర్వీ నిస్సాన్రోగ్ రెంజ్ రోవర్ స్పోర్ట్ హుండా ఎన్ టక్సోన్ మాజ్డా సిఎక్స్ ఫైవ్ టెస్లా మోడల్ త్రీ రివియన్ ఆర్ వన్ టీ లూసిడ్ ఎయిర్ ఫోర్డ్ మస్టాంగ్ మాక్ ఈ చెవ్రోలెట్ బోల్ట్ ఈవీ బీఎండబ్ల్యూ ఐ ఫోర్ ఆడీ ఈట్రాన్ ఫోర్డ్ టేసియాన్ హ్యుండాయ్ అయానిక్ కీయా యూఎస్ సిక్స్ యమహా హోండా సిఆర్ఎఫ్ వన్ వన్ టెన్ ఎఫ్ యమహా ఎమ్టీ కావసాకి జెడ్ నైన్ హండ్రెడ్ బీఎండబ్ల్యూ ఎస్ థౌజండ్ ఆర్ఆర్ సుజికీ వీస్ట్రోమ్ సిక్స్ ఫిఫ్టీ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కాంటినెంటల్ జీటీ సిక్స్ ఫిఫ్టీ విక్టరీ వేగాస్ ట్రయాంప్ టైగర్ బెనెలీ ర్యామ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్డ్ సూపర్ డ్యూటీ ఎఫ్ టూ ఫిఫ్టీ జీఎంసీ కెన్యన్ నిస్సన్ ఫార్చునర్ టయోటో టకోమా ఫోర్డ్ బ్రోన్కో ఆడీ క్యూ ఫై జీప్ గ్రాండ్ చెరోకి టొయటా ఫోర్ శుబారు క్యూటాక్ వోక్స్వాగన్

బజాజ్ ఆటో లంబోర్గనీ ఫెరారీ ఫోర్ ఎయిటీ ఎయిట్ జీటీవీ

ఫోర్డ్ ఫియెస్టా సిట్రాన్ సీ త్రీ బీఎండబ్ల్యూ కే వన్ సిక్స్ డబుల్ జీరో జీటీఎల్ హార్లీ డేవిడ్సన్ స్పోస్టర్ ఐరన్ డబుల్ వ్ ఎయిట్ త్రీ యమహా ఎఫ్జెడ్ జీరో సెవెన్ కేెటీఎం ట్వెల్వ్ నైన్టీ సూపర్ డ్యూక్ ఆర్ మోటర్ జూజీ వీ సెవెన్ ర్యామ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్డ్ ఎఫ్ త్రీ ఫిఫ్టీ నిస్సాన్ టైటన్ ఎక్స్డీ టయోటో ల్యాండ్ క్రూజర్ సెవెంటీ ఫియట్ లైనర్ ఎమ్ టూ వన్ నాట్ సిక్స్ ఇసూజు ఎన్ సిరీస్ హీనో ఫైవ్ హండ్రెడ్ సిరీస్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ వోల్వో ఎక్ఈ నైన్టీ హీరో హోండా బీఎండబ్ల్యూ ఎక్స్ త్రీ లెక్సాస్ ఆర్ఎక్స్ నిస్సాన్ జ్యూక్ పోర్షె క్యానీ కెయిన్ ఫోర్డ్ మస్టాంగ్ మ్యాక్ ఈజీటీ టెస్లా సైబర్ట్రక్ లూసిడ్ గ్రావిటీ బీఎండబ్ల్యూ ఐఎక్స్ త్రీ వోక్స్వాగన్ ఐడీ డాట్ ఫోర్ నిస్సాన్ ఆరియ మినీ ఎలక్ట్రిక్ మినీ కూపర్ ఎస్ఈ ఫోర్డ్ మస్టాంగ్ జీటీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ మోడల్ పోర్షే త్రీ ఫైవ్ సిక్స్ జాగ్వర్ ఈ టైప్ ఫోర్డ్ థండర్బర్డ్ మెర్సిడీస్ బెన్జ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎల్ వింగ్ డోడ్జ్ ఛార్జర్ ఎన్ సిక్స్టీ నైన్ ఆస్టిన్ హీలీ త్రీ థౌజండ్